నేను ఏంటంటే నా స్కెచ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయడానికి నేను వేరే ఏమీ సౌండ్ చిన్న పిన్ సౌండ్ వచ్చిన సరే నేను డివియేట్ అవ్వకుండా అలాగ నేను దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి ఓన్లీ నేను అది కంప్లీట్ చేయాలని ఒక పట్టుదలతో నేను ఇంక మంత్స్లో అదే పెట్టుకొని అది కంప్లీట్ చేయాలి అని పట్టుదలతో నేను ఈరోజు నేను ఇలా నెక్స్ట్ డే కంప్లీట్ చేయాలంటే నెక్స్ట్ డేకి కంప్లీట్ అయిపోయేటట్టు చూసుకొని అలాగే అది గట్టి పట్టుదలతో నేను అది ఎలాగైనా సాధించాలి అని మాత్రం అనుకొని నాకు నేను ప్రోత్సహించుకొని అలాగే ఆ బొమ్మని నేను నాకు నచ్చినట్టు నేను ప్రాజెక్ట్ ఎలా చేయాలనుకుంటున్నాను అలా రా వచ్చేలాగా నేను చూసుకుంటాను దానివల్ల నేను నేను గీసేది నేను కరెక్ట్గా గీస్తానని నా నమ్మకం ఆ నమ్మకం బలంగా ఉంటే మనం ఏదైనా సాధిస్తాం కదా ఆ నమ్మకం లేకపోతే మనమేది సాధించలేము ఆ నమ్మకం ఉంచుకొని నా మీద నేను నమ్మకం పెట్టుకొని నేను నేను బొమ్మ గీయడం అనేది స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా సరే